మేము ఏంటంటే మేము హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అదీ మేము మా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు అందరూ పైన వాళ్ళు కింద వాళ్ళు అలాగే సందులో వాళ్ళు అందరిని పిలిచి వాళ్ళందరూ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది అయితే మేము చేసుకునే హోలీ మాత్రమే ఎందుకంటే దాన్ని మేము ఎలా అంటే ముందు రోజే అందరు మాట్లాడేసుకుంటాం గుంపుగూడి నైట్ ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకుందాం కలర్స్ ఏమేం కావాలి ఇలా ఒకళ్ళు ఒకటి తెండి ఒకరు ఒకటి తెండి ఒకరు వాటర్ బెలూన్స్ తెండి ఒకళ్ళు గన్స్ తెండి ఒకరు ఏమో కలర్స్ తెండి ఇలాగ వాటర్ ఫిల్ చేసి ఉంచి మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాం అందరం గ్రాండ్గా చేసుకుంటాం ఇంత పర్టికులర్గా వీళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం కలిసి చేసుకునే పండుగ అంటే గుర్తు వచ్చేది ముందుగా నాకు హోలీ మాత్రం అలాగే జాన్వరి ఫస్ట్ ఒకటి జాన్వరి ఫస్టు కూడా మేము అందరం ఏంటంటే మనీ కలెక్ట్ చేసుకొని పెద్ద స్టేజ్ కట్టించి డిజె సాంగ్స్ పెట్టి అందరం ఇంటి దగ్గర వాళ్ళం అందరం కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం వాటికి కూడా మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఎప్పుడు అలాగే ఈ రెండు పండుగలు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏ క్యాస్ట్ ఫీలింగ్ ఫీల్ అవ్వకుండా అందరూ వచ్చి కలిసిపోయి బాల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము కాబట్టి మేము అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ ఎంటర్టైన్మెంట్తో పోలిస్తే మేము టీవీలో చూసే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువే అనిపిస్తుంది అంతలా ఎంజాయ్ చేస్తాము చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు డ్యాన్స్ వేయడం కానీ జాన్వరి ఫస్ట్కి సాంగ్స్ పాడడం కానీ వాళ్ళు ఏమైనా ఒక టాపిక్ ఇస్తే దానికి ముగిడా మూకీ యాక్షన్ చేయడం కానీ ఇలాంటివి బాగా అంటే ఇలాగా కనిపెట్టడం మేము వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి సో ఇలాగ మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ జాన్వరి ఫస్ట్ వస్తుంది అంటే మాకు ఫస్ట్ గుర్తు వచ్చేది సెలబ్రేషన్స్ మేము చేసే సెలబ్రేషన్స్